సంగీతంలో నాకు ఇష్టమైన శైలి నాకు మీకు మీకు ఇష్టమైన శైలి ఉదహణ కర్ణాటక హిందుస్తానీ పాప్ రాక్ జార్డ్ మొదలగునవి శైలి చాలా ఇష్టం ఇది నాకు ఎంతో ఆహ్లాదకరంగా ప్రశాంతంగా అనిపిస్తుంది అందుకు ఇష్టం ఈ శైలి వినిపించడం ద్వారా నాకు మానసిక శాంతి లభిస్తుంది అలాగే దీన్ని సంగీతం వాద్య వినా విన్యాసం మరియు రాగాల కూర్ప కూర్పు నన్ను ఎంతో ఆకర్షిస్తాయి నాకు నాకు పాటలు సంగీతం ఎంతో ఇష్టం వీరి పాటలు వినడం ద్వారా నాకు పూర్తి ఆనందం కలుగుతాయి సంగీతం నేను మానసికంగా స్థిరంగా ఉంచడమే కాకుండా నాలో సృజనాత్మకంగా రంజనాత్మకత పెంచ పెంచింది అలాగే ఇది నాలో ఓర్పు అభివ్యక్తి భావిద్వేగాలు అర్థం చేసుకునే సామర్థ్యం పెంచింది సంగీతం జీవితానికి ఇచ్చే ప్రాధాన్యం సంగీతం ఒక భాషల మారే భావాలను వ్యక్తిపచేందుకు సహాయపడుతుంది ఇది నాలో అది నాాలో ఉత్తేజాన్నిపెంచడమే కాకుండా కొన్ని సందర్భాల్లో మోటివేషన్ లాంటివి కూడా అందిస్తుంది ఇది నాాలో సంతోషాన్ని శాంతిని ప్రేరణ కలిగిస్తుంది నా సంగీతం మనసును హత్తుకునే సీ శైలి శాంతిని ఇస్తుంది ఉత్సాహాన్ని కలిగిస్తుంది భావిద్వేగాలు వ్యక్తిపరిచేలాగ చేస్తుంది నాకు ఇష్టమైన గాయకులు నాకు ఇష్టమైన గాయకులు ఎవరంటే ఎస్పీ బీ అరిజిత్ సింగ్ శ్రేయ ఘోషాల్ పాటలు వినడం చాలా ఇష్టం వీరి సంగీతం నన్ను లోతుగా ప్రభావితం చేస్తుంది సంగీతం నాకు నేర్పినవి సంగీతం నాలో ఓర్పు భావిద్వేగాలు అర్థం చేసుకునే నైపుణ్యాన్ని పెంచింది నా భావాలను వ్యక్తిపరచడంలో సంగీతం నాకు సహాయపడుతుంది ఇది నా స సృజనాత్మకతను పెంచి నా దైనందిన జీవితాన్ని సుల సుభతరం చేసింది